మా కాలేజ్ సెమినార్లో ఒకసారి ఏమైంది అంటే మాకు కొన్ని నోట్స్ అనేది ఇంగ్లీషులో వచ్చి ఉన్న నోట్స్ని దాన్ని మా మేడంస్కి అయితే కేరళ మేడమ్స్ అన్నట్టు వాళ్ళకి తెలుగు రాదు అది తెలుగులో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ ఓన్ వర్డ్స్లలో అని అంటే ఆ టాపిక్ని ఫస్ట్ చదివి నేర్చుకోని దాని నుంచి తెలుగులో వాళ్ళకి అంటే క్లాస్ మొత్తానికి మేడం కూర్చుంటారు క్లాస్ మొత్తానికి అర్థమయ్యే విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేదాన్ని మేడం చూస్తారు అన్నట్టు అర్థం చేసుకుంటారు అప్పుడు అనుభవం వచ్చేసి ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా భయం అనిపించింది కానీ చెప్తూ ఉండిపోతే టాపిక్ వచ్చేసి ఒక పేషెంట్కిను ఒక డాక్టర్కి మధ్యలో జరిగే నర్స్కి ఉన్న పేషెంట్కి మధ్యన జరిగే సంభాషణ అది ట్రీట్మెంట్ గురించి అడుగుతూ ఉంటారు కొన్ని కొన్ని పదాలు తెలుగులో మాట్లాడాలి అంటే అవి ప్యూర్ తెలుగులో మాట్లాడాలి అంటే అర్థం కాలేదు ఏదో నాకు నచ్చిన విధంగా వాళ్ళకు మా ఫ్రెండ్స్కి అర్థమయ్యే విధంగా నాకు ఎలా అయితే అర్థం అవుతుందో ఆ విధంగానే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేసాను అది మాత్రం చాలా బాగా అనిపించింది మంచి ఉంది అట్లా అనువదించాను అట్లాంటి తెలుగు తెలుగు వారి పదాలని యూస్ చేయడం అనేది కొత్త